పర్యటకులు సందర్శించగల సాంస్కృతిక లేదా మతపరమైన ప్రాముఖ్య కలిగిన ప్రదేశాలలో మా ప్రాంతం ఒక ప్రదేశం అని చెప్పచ్చు ఎందుకు అంటే అక్కడ శివుణ్ణి మేము పూజి అక్కడ శివుణ్ణి పూజిస్తూ ఉంటారు దాని ప్రత్యేకత ఏంటి అంటే శివుడు మహా శివరాత్రి రోజు ప్రతి ఒక్క సంవ వచ్చే వచ్చే సంవత్సరంలోపు అక్కడ శివలింగం ఒక ఇంచు పెరగడం జరుగుతుంది మరియు దాని వెనకే ఉన్న బావిల ఎలా ఆ నీరు అంత ఎంత వరకైతే ఉన్నాయో అంతవరకే ఉంటుంది ఎంత ఒక చుక్క నీరు కూడా వృధాగా పోదు ఒక చుక్క నీరు కూడా బయట నుంచి రాదు ఎందుకు అది దానికున్న ప్రత్యేకత మరియు ఇలాంటి శి శివుడు గుడిని చూడడానికి ఎంతోమంది ఎక్కడినుంచి ఎక్కడినుంచో అక ఆ శివుడు గుడి దగ్గరికి వచ్చి ముఖ దర్శనం చేసుకునేవారు ఆ రోజు రాత్రి శివుణ్ణి ఊరంతా తిప్పేవారు మరియు జాగారం ఉండేవారు జాగారం రా రోజు ఎవరూ నిద్రపోకోకుండా జాగారం చేస్తూ తోలుబొమ్మలాట ఇంకా ఎన్నో నృత్యాలు చేస్తూ ఎన్నో డాన్స్లు వేస్తూ ఆ రోజు జాగారం ఉండడం ఆ యొక్క పండగ ప్రత్యేకత మరియు ఇలాంటి ప్రాముఖ్యతలు ఎక్కడ ఉన్నాయంటే శివుడు గుడిలో అని చెప్పచ్చు ఎక్కడెక్కడో నుంచి ప్రజలు ఆ శివ శివుణ్ణి చూడడం కోసం ఎక్కడెక్కడో నుంచి ప్రజలు వచ్చేవారు ఆరోజు జా జాతర ఏడు రోజులు జరుగుతూ ఉండేది ఆ ఏడు రోజులు కూడా భ భక్తులు విపరీతమైన సంఖ్యలో వచ్చేవారు శివుడి దర్శనం కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ శివుడుకి ఏదో తమ కోరికలను తీర్చుతూ తమ మొక్కులను తీర్చుకుంటూ తమ కోరికలను దేవున్ని అడగడం ఇలా ఎంతో మంది చేసేవారు మరియు దీన్ని ఏడు రోజుల వరకు కొనసాగించేవారు ఎందుకంటే వచ్చే భ భక్తుల రద్దీ అలాంటిది జాతర ఏ రోజైతే మహాశివరాత్రి ఉందో ఆ రోజుకి ఇంకా ఎ ఎక్కువ ఏడు ఆరు రోజులు కూడా ఆ జాతరని చ కొనసాగించేవారు ఎందుకంటే వచ్చే భక్తుల వే సంఖ్య అటువంటిది కాబట్టి ఇలాంటి పండగలు మా ప్రాంతంలో ఎన్నో జరిగాయి కానీ జరిగిన వాటిల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన జా జాతరగా మా ప్రాంతం వారు మా ప్రాంతం వారు చెప్తారు ఇంకా ఈ ఈ జాతరకి వస్తే ఎంతోమంది ఎక్కడెక్కడో నుంచి వచ్చి వారి పాపాలు కడుక్కోవడం మరియు వారికున్న కోరికలను అక్కడ చెప్పడం మరియు వారికున్న మొక్కులను తీర్చుకోవడం చేస్తూ ఉండేవారు ఇంక జాతర విషయానికి వస్తే ఎన్నో ఆట బొమ్మలు ఎన్నో తినుబండారాలు అక్కడ అమ్ముతూ ఉండేవారు గాజులు అని అది అక్కడికి వచ్చిన భక్తులు ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళేవారు అంటే అక్కడ ఇక ఉన్న ప్రతి ఒక్కటి గాజులు కానీ దండలు అవన్నీ కొనుక్కునేవారు భక్తులు వచ్చి అక్కడున్న ప్రసాదాలను తీసుకునేవారు ఇంకా మరియు వారికున్న మొక్కులన్నీ తీర్చుకునేవారు అది చాలా ప్రాధాన్యత గుడిగా అక్కడున్న ప్రజలు నమ్మేవారు నేను చూసిన ప్రదేశాలలో ఇదొక ప్రాముఖ్యమైనదని నేను చెప్పగలను ఎందుకు అంటే ఇక్కడ ఉన్న శివుడుకి అలాంటి మహాశక్తి ఉందని ప్రజలు నమ్ముతారు కాబట్టి